నేను జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న సవాళ్ళు ఏమి లేదు ఒక్కటే ఒక్కటి ఎదుర్కొన్నాను ఏంటి అంటే నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా నేను ఒక నెల వెళ్ళాను అంతే ఒకే ఒక నెల తరువాత నాకు ఒక సడన్గా టైఫాయిడ్ వచ్చేసింది టైఫాయిడ్ వస్తే పర్లేదు మనకేంటి బాగానే తిరిగేస్తాం కదా అన్న పట్టుదలతో నేను నార్మల్గా కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని కానీ టాబ్లెట్లు ఎప్పుడప్పుడు వేసుకొనే దాన్ని పత్యం కూడా అలాగే చేసేదాన్ని కానీ ఒక రోజు కాలేజీలో ఉండగా సడన్గా నా రెండు కాళ్ళు పని చేయలేదు అంటే బెంచ్ మీద నుంచి కూడా నడిచి వెళ్ళే అంత నాకు ఛాయస్ లేదు ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను బస్సు కూడా నన్ను ఇద్దరు ఎక్కించారు అనమాట అప్పుడు నేను చాలా ఏడ్చాను ఇంటి కాడ కూడా నేను అలానే బాధ పడే దాన్ని ఒక ఒక వారం వరకు నా కాళ్ళు పనిచేయలేదు అనమాట వాళ్ళు హాస్పెటల్కి వెళ్దామన్నా సరే నడిచి వెళ్ళే అంత ధైర్యం నేను చేయలేకపోయే దాన్ని అసల ఎలా అంటే చాలా నరకం చూసాను అట్ ఒక వన్ మంత్ వరకు అలానే ఉండిపోయాను నేను తరువాత ఎన్నో టాబ్లెట్స్ వాడాను చాలా బాధ పడ్డాను తరువాత ఏ సడన్గా ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధ పడుతూ ఉండగా టాబ్లెట్స్ వాడ్డం కరెక్టుగా అన్నం తినడం టైంకి ఇవన్నీ చేయడం వల్ల నేను త్వరగా కూడా కోలుకొని మళ్ళీ యదావిధంగా నేను కాలేజీకి వెళ్ళాను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యానప్పుడు